నేను తోట పని మొదలు పెట్టడానికి నాకు ప్రేరణ ఎలా వచ్చింది అంటే నాకు దేవుడు మూలకి సంబంధించిన పు పూజలు చేయడం చాలా ఇష్టం అదేవిధంగా ఆ పూజకు సంబంధించిన పూల కోసం నేను మొదట చిన్న చిన్న మొక్కల్ని మా పెరట్లో వేయడం జరిగింది అవి పెద్దదై పూలు ఇచ్చేటప్పుడు నాకు ఇంకా అన్నీ రకాల చెట్లు అన్నీ రకాల మొక్కలు పళ్ళ రసాయనాలు చ మొక్కలు ఇవన్నీ వేయాలని ఆశ కలిగింది ఆ విధంగా ఒక్కొక్కటిగా నేను అరటి చెట్లు కానీ మొక్కజొన్న చెరుకు జామకాయ చెట్టు మామిడి చెట్టు ఇవన్నీ కూడా మా పెరట్లో పెంచడానికి చాలా ఇష్టపడ్డాను ఈ విధంగా నాకు ప్రేరణ కలిగింది